హలో మ్యాడమ్ ఇక్కడ తెలంగాణలో పొద్దు పొద్దున్న తినే ఐటమ్స్ చెప్పరా యా యా ఒక్కొక్క దానికి ఎంత రేటు ప్లేట్కి యాభై రూపాయల మాది ఆంధ్రప్రదేశ్

ఇక్కడ ఒకటి ఉందిగా చూడడానికి వచ్చాం

ఎంత ప్లేట్కి ఇక్కడ ఎక్కువ ఏది తింటారు అన్నట్టు వీటిలలో పూరీయా పూరీకి కూడా యాభై రూపాయల

ఒక ప్లేటు పూరీ కావాలండి మాకు ఇంకొక ప్లేటు ఇంకా ఏమి ఉంటాయండి దోశకి ఎంత మరి చట్నీయా అది ఆలుగడ్డ అది ఆలూ దోశ అంటే అదే కదా ఆలూ దోశ ఇంకా ఏమేమి ఉంటాయండి సరే అండి ఒక దోశ ఒక ప్లేటు ఒక ప్లేటు పూరీ ఇవి కావాలండి ఎక్కువ ఫేమస్ ఇవే అన్నారు కదా అంత మంచిగా ఉంటయా అండి

మా కాడ ఎక్కువ ఇవి ఉండవండి వేరేవి పెడతారు మాకు

అదే అందుకే ఏమి తింటారా అని అడిగడానికి వచ్చాం అండి తిందాం ఒకసారి చూద్దాం ఎట్ల ఉంటుందో రుచులు అని సరే ఇప్పుడు మీరు చెప్పిర్రు కదా తిన్నాక ఏట్ల ఉన్నాయో అప్పుడు మీకు చెప్తాం మేము మంచిగా ఉంటే కొన్ని పైసలు ఎక్కువ ఇస్తాంలేర్రి ముందు మంచిగా చేయుర్రి అవి మరి మీరు మరి పూరీలు ఇట్ల ఉబ్బాలి మంచిగా దోశ పెద్దగా పొయ్యుర్రి చట్నీ కొంచెం బాగా పెట్టుర్రి ఆనియన్స్ సరే అండి ఇస్తాను అండి

సరే అండి